హలో నమస్తే సార్ జిసేన్ హోటల్ మేనేజర్గారేనా అండి అవునండి అదేనండి నాకు ఇష్టమైన ఆహారం పంపిస్తారని ఫోన్ చేశానండి అదేనండి నేను ప్రతిసారి ఆర్డర్ చేస్తాను కదా చికెన్ దమ్ బిర్యానీ చిల్లి చికెన్ ఒకటి మొగలాయి బిర్యానీ ఒకటి మటన్ కర్రీలో ఏదైనా స్పెషల్ ఉందా అది పంపించండి చికెన్ బిర్యానీ అంటే నాటుకోడి చికెన్ బిర్యానీ ఏమైనా ఉందండి ఆ అవునండి ఏది ఉంటే అది పంపించండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్